అలంకార్ రెస్టారెంటా అండి నేను ఫుడ్ ఆర్డర్ చేసాను బిర్యానీ ఇంకా కర్రీ స్వీట్ కూడా కావాలి అండి మీ దగ్గర ఏమేమి స్వీట్స్ ఉన్నాయి నాకైతే ఐస్ క్రీమ్ కానీ కేక్ కానీ హల్వా కానీ ఏమన్నా ఉంటే వాటితో పాటు జతపరచండి అసలైతే నేను బిర్యానీ చికెన్ కర్రీ సాంబార్ గోంగూర పెరుగు చట్నీ ఆర్డర్ చేసాను అలాగే చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై మటన్ గ్రేవీ కూడా ఆర్డర్ చేసాను వాటితో పాటు మీ దగ్గర ఏమైనా ప్రత్యేకమైన స్వీట్స్ ఉన్నాయా అండి వాటిలో ఒకటి చాలా అందరూ ఇష్టపడే స్వీట్ని నాకు పంపించండి నా స్నేహితులు నా బంధువులు ఫ్రెండ్స్ అలాగే నా పిల్లలు కూడా అందరూ ఇష్టపడేలాగా ఉండాలి అండి పోనీ ఈ బ్రెడ్ హల్వా అలాంటివి ఏమైనా ఉన్నాయా అండి అలాంటివి ఉంటే చూడండి బెంగాలీ స్వీట్ కానీ కలాకండ్ కానీ లేదా ఐస్ క్రీమ్ కానీ అలాంటివి జతపరచండి ఇంకా మీ దగ్గర స్పెషల్ స్వీట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా వ్యా యాడ్ చేయండి లాస్ట్ టైం ఆర్డర్ చేసిన అడ్రస్ ఉంటే వాటి దానికి పంపించండి లేని యెడల నేను లోకేషన్ని షేర్ చేస్తాను